హలో చెప్పండి చెప్పండి అవునండి నాకు అది నేను డ్రస్ ఆర్డర్ చేశాను లాస్ట్ వీక్ కాని అది చిరిగిపొయింది ఓపెన్ చేసి చూసేటప్పటికి అది నాకు సెట్ అవ్వదు యా మ్యామ్ ఏబీసీ అంతే అంతేనండి కంప్లయింట్ అది డ్రస్ చిరిగిపొయిందండి కాబట్టి నేను దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటున్నాను వీడియో తీశానండి సరేనండి సరేనండి ఓకేనండి నా మనీ రీఫండ్ చేస్తారా నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను సరేనండి